నాకు పాటలు అంటే ఎంతో ఇష్టం వినడమూ అయినా ఇష్టం పాడడము అయినా ఇష్టం కానీ నా గొంతు బాగుండదు ఏమో అన్న ఒక అనుమానంతో బిడియంతో నేను గొంతు ఎత్తి పాడలేకపోతున్నాను ఈ వయసులో పాటలు పాడే ఆశయం ఉన్నా లక్ష్యం ఉన్నా దానిని ఎట్లా సాధించాలో అర్థం కావట్లేదు